హలో అండి కావేరి రెస్టారెంట్ ఆ మేమిట్లా ఆర్డర్ చేసుకున్నాము కదా ఫుడ్ మాకు అది ఇక్కడ అడ్రస్ మేము చేంజ్ చేయాలి అనుకుంటున్నామండి మేము ఒక అడ్రస్ నుండి ఇంకో అడ్రస్కి చేంజ్ చేసుకుంటాము ఫస్ట్ మా ఇంటి దగ్గరకని మేము అడ్రస్ పెట్టుకున్నాము కానీ ప్రస్తుతానికి మేము అక్కడ నుండి వేరే దగ్గరికి మా ఫ్రెండ్స్ వాళ్ల ఇంటికి వచ్చినాం మేము ఇక్కడే పార్టీ సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం అందుకే మా అడ్రస్ చేంజ్ చేసుకొని ఇక్కడికొచ్చినాం మాకు డెలివరీ ఇక్కడికే పంపించండి మేము అడ్రస్ ఇట్లా మీకు లొకేషన్ షేర్ షేర్ చేస్తాము మీరు ఇక్కడికే వచ్చి మా ఆర్డర్ ని డెలివరీ చేయండి మీకు మంచిగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాం మళ్ళీ ఎప్పుడు కావాలన్నా మీ రెస్టారెంట్నే రెస్టారెంట్ లోనే ఆర్డర్ చేసుకుంటాము మేము అనుకోకుండా ఇవాళ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా ఫుడ్ అవసరం ఉంటే అంటే అడ్రెస్ చూసుకోకుండా తొందర ఫాస్ట్ మేమున్నా అడ్రస్ కే చేశాము కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మేము మా ఇంట్లో కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకోవాలి అనుకుంటున్నాము అందుకోసమనే మేము ప్లేస్ చేంజ్ చేసుకుంటున్నాము కాబట్టి మీరు అక్కడికే తీసుకు రావాలని మేము ఫోన్ చేసినామండి మీరు ఏమీ అనుకోకుండా మేము ఫస్ట్ పెట్టిన అడ్రస్ కి కాకుండా మేము ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పే చెప్పే అడ్రస్ కే మీరు మా ఆర్డరును తీసుకు రండి మీ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందనే మేము ఆర్డర్ చేసుకున్నాము కాకపోతే ఒక అడ్రస్ విషయంలో మాత్రం మాదే మిస్టేక్ జరిగింది దాన్ని ఒక్క దాన్ని మీరు కొంచెం ఏమీ అనుకోకుండా మా పాత అడ్రస్ కి కాకుండా ఆ ఇప్పుడు మేము చెప్పే సెకండ్ అడ్రస్ కి తీసుకురండి